ఇంట్లో తోటని పెంచడం చవకైనదే మా ఇంటి ముందు కూడా కొంచం స్థలం ఉంది అక్కడ మేము గింజలు వేసి ఆకు కూరల్ని కూరగాయల్ని పెంచుతాము కూరగాయలు వంకాయ బెండకాయ ఉర్లగడ్డ ఇవి పెంచుతాము ఆకూరలు సిర్వాకు తోటకూర ఇవి పెంచుతాము అవన్నీ దానికి సేంద్రీయ ఎరువులు అంటే బాగా ఆరోగ్యంగా సేంద్రీయ ఎరువులు వాడితే ఆ కూరగాయలు పుచ్చిపోకుండా పురుగు పట్టకుండా ఉంటుంది అవి చాలా తాజాగా ఉంటాయి చవకైన చవకైనతో మన తోటను చేసుకోవచ్చు అలాగే మనం బయట కొనుకుంటే అవి ఎక్కువ ఖరీదైనవి ఉంటాయి మరలా తాజాగా కూడా ఉండవు వాటికి పురుగు కూడా పట్టి ఉంటుంది దానికి కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇంట్లో పెంచుకోవడం వల్ల చవకైనవి మన హెల్దీ అయినా ఫుడ్డును కూడా తీ హెల్దీ అయినా కూరగాయల్ని కూడా తీసుకోవచ్చు